చెప్పండి నమస్తే అండి చెప్పండి అవునా స్వాతి గారు చెప్పండి నా పేరు మౌనికా అండి ఓ సరే సరే మేడం ఏ ఫేషియల్ కావాలి మేడం మీకు ఓకే ఓకే అండి గోల్డ్ ఫేషియల్ చేయిస్తా రండి మీరు ఆరొందలు అవుతుందండి మీరు ఇక్కడికి రండి మా సేవలు మీకు మంచిగానే నచ్చుతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం